హలో మీరు ట్రాఫిక్ పోలీసా లైసెన్సు ఎలా అప్లై చేసుకోవాలి లైసెన్స్ కావాలంటే సార్ మేడం అవునా మా దగ్గర ఇప్పుడు పాన్ కార్డు మొన్న రీసెంట్గానే పోయింది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మాకు గుర్తులేవు సార్ ఎలా అవునా అది రిసెంట్గానే పోయింది పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కూడా మాకు గుర్తు లేదు ఎలా కంపల్సరీగా కావాలా సార్ మ్మ్ ఎలా ఆ సరేనండి థ్యాంక్ యూ